క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి మా ప్రాంతంలో ఏ ప్రత్యేకమైన క్రీడా కేంద్రాలు లేవు అంతా అభివృద్ధి చెందిన దేశం మాది మాలాంటి ఇలాంటి టౌన్లలో కూడా క్రీడా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేంత క్రీడాకారు వాళ్ళు లేరు మాకు అందుబాటులో కూడా లేవు అలా ఉంది మా పరిస్థితి ఈ ఊళ్ళల్లో ఈ టౌన్లో కూడా అలా ఉంది